నేను భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను భవిష్యత్తులో వ్యాపారం చేయవలసి వస్తే ఎలాంటి అంశాలను పాటించాలని ఇప్పటినుంచే మొదలు పెట్టాలనేది నా ఉద్దేశం సో భవిష్యత్ అంటేనే ఫ్యూచర్ అని ఇంగ్లీష్ సో ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ముందుగా మన లక్ష్యం ఏమిటో మనము తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన ప్లానింగ్ని సిద్ధపరచుకోవాలి ఆ ప్లానింగ్ని పర్ఫెక్ట్గా మన లక్ష్యంకి తగ్గట్టుగా వేసుకోవాలి దానికి తగ్గట్టుగా మనము ఫాలో అవ్వాలి సో నేను భవిష్యత్లో డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సో డాక్టర్ అవడం కొరకు ముందుగా ఎలాంటి బుక్స్ చదవాలనేది మనం రెఫర్ చేయాలి సో నేను అలాగే రెఫర్ చేస్తున్నాను అలాగే మున్ మనం ఎన్నింటికి లేవాలి ఎన్నింటికి పడుకోవాలి అనేది కూడా మన ప్లానింగ్లో ఉండాలి డైలీ ప్లానింగ్ అనేది మనం ఉండాలంటే డైలీ టైంటేబుల్ అనేది మనము అరేంజ్ చేసుకోవాలి బుక్స్ని ఎలా చదవాలి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెయాలి సో ఎవరినైనా సార్ని మీట్ అవాల్సి వస్తే మీట్ అయ్యి సార్తో ఎలా మాట్లాడాలి దాన్ని మనం లక్షం లక్ష్యం సాధించాలంటే ఎలా వెళ్ళాలి సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మనం ముందుగా అవగాహన పెట్టుకోవాలి సో నేను ఫ్యూచర్లో డాక్టర్ అవాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా దానికి సంబంధించిన బుక్స్ అన్నీ తీసుకుని డైలీ చాప్టర్స్ వైజ్గా చదువుతూ వాటిని వాటి యొక్క క్వశషన్స్కి ఆన్సర్లు చేస్తూ వెళ్ళడం కూడా చెయ్యాలి మనం మంచి ఫుడ్ ఐటెమ్ కూడా తీసుకోవాలి ఇవి ఇన్ కేస్ వ్యాపారమే చేయాల్సి వస్తే ఫ్యూచర్లో దానికి తగ్గట్టు లక్షణాలను కూడా మనము ఫాలో అవాలి దానికి తగ్గట్టు చర్యలు కూడా తీసుకోవాలి వ్యాపారం చేయాల్సి వస్తే ముందుగా మనం ఎంచుకునే వ్యాపారం సి మనకు సరిపోతుందా లేదా అని మనం తెలుసుకోవాలి సో నేను డాక్టర్ అవాలనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించిన మొత్తం ప్రిపరేషను చదవడం ఆల్రెడీ మొదలు పెట్టేసాను సో ఆ ఎగ్జామ్ ఎప్పుడుంది దానికి ఎలా ప్రిపేర్ కావాలి అని మన ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోవాలి వాళ్ళు చెప్పిన క్రమ పద్ధతిలో మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి సో ఫైనల్గా మనం అనుకున్న లక్ష్యాన్ని మనము చేరుకుంటాం సో మనం చేరుకోవాలంటే ముందుగా మనము అనుకున్న ప్లాన్ని ఫాలో అవాలి అలా ఫాలో అవుతేనే మనం మనం అనుకున్న లక్ష్యానికి చేరువవుతాం సో నేను కూడా నా లక్ష్యాన్ని చేరువవుతానన్న నమ్మకంతో భవిష్యత్తు యొక్క వ్యాపారం కోసం ప్లానింగ్ వేసుకుంటున్నాను నేను తగిన చర్యలు తీసుకుంటున్నాను